మేడ్చల్ జిల్లాలో ముఖ్యమైన సామాజిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభ కార్యక్రమాలు ఎన్నో జరిగాయి లేదా అలా ఎలా చెప్పాలంటే విద్యా ఆరోగ్య పేదరిక నిర్మూలన మహిళా సాధికత అలాంటి చాలా విక్రయాలు కేసిఆర్ ద్వారా జరిగాయి కేసిఆర్ గారు తెలంగాణాని రెండువేల పదిలో ఆయన సీఎం అవ్వడం జరిగింది ఎన్నో సంవత్సరాల కష్టం తర్వాత మన తెలంగాణ వచ్చింది ఆయన ఆరోగ్య దక్షిణ కాని చాలా ఆరోగ్య లక్ష్యాల్ని తీసుకుని వచ్చారు పేదవారి ప్రతి ఒక్కరికి సాధిస్తారమైన మోతాదులో వైద్యం అందచేయాలనేది ఆయన తాపత్రయం అని అర్థం చేసుకున్నాను న్యూట్రిషన్ కిట్ అని చెప్పేసి పుట్టిన చిన్నపిల్లల నుంచి వారు పెద్దయ్యాక ఆరు సంవత్సరాల పిల్లాడు అయ్యేవరకు సోరి వారికి కావాల్సిన వస్తువులు కావచ్చు సబ్బులు కావచ్చు ఏవి యూస్ చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారో అలాంటివి చాలా ఇవ్వడం జరిగింది కంటి వెలుగు అని తీసుకొచ్చారు పసి పిల్ల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ దాని ద్వారా చూడలేని వారికి కూడా వాళ్ళ కళ్ళద్దాలు అనేది ఇవ్వడం జరిగింది కాకపోతే చాలా వరకు కొత్త కళ్ళద్దాలను నిరాకరించడం జరిగింది ఎందుకంటే కొంచెం ముసలి వాళ్ళు అంటే ఆనందంగా తీసుకున్నారు కాని పిల్లలకి అది చాలా ఓల్డ్గా అనిపిస్తున్నాయి మరొక విషయం ఏమిటంటే పేదరిక నిర్మూలన కోసం కూడా ఆయన చాలా రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు మిషన్ భగీరథ ఎన్నోరకాలుగా తీసుకురావడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నడుస్తున్నది మహాలక్ష్మి స్కీమ్ అని ఒకటి తీసుకుని వచ్చారు ప్రతి ఆడవారు ఏ బస్సు అయినా ఫ్రీగా ఎక్కొచ్చు అని చెప్పారు కాని ఎక్స్ప్రెస్ లేదని చెప్పేసేసి వాళ్ళ దగ్గర టికెట్లు లావ లాగడం కుడా చాలా దగ్గర జరుగుతున్నాయి మేడ్చల్ డిస్టిక్లో ఇప్పుడు చాలా వరకు గొడవలు కూడా జరుగుతున్నాయి ఆడపిల్లలకి ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఇస్తున్నారు ద్వారా వారిని దానిని వారు తప్పుగా వాడుకుంటున్నారని నాకు అర్థమైంది ఒకరిని ఒకరు సీట్లు కోసం కొట్టుకోవడం కాని ఇలాంటివన్నీటికి కూడా ఒకరకంగా కారణం అవే పేదరికం నిర్మూలించే ప్రతి ఒక్క ఇంటికి తాగునీరు అనే పై తాగునీరు అందిస్తున్నారు కేసీఆర్ గారు కాని చాలా వరకు ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు రావడం ద్వారానే వచ్చాయి లేకపోతే ఎవరికి ఉద్యోగాలు ఉండేటివి కాదు ఇప్పుడేం అవుతుందో తెలీదు చాలా వారికి ఇప్పుడు ఇంకోటేంటంటే కొత్త కొత్తగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది ఇంటింటికి ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది ఇంటింటికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది రైతులకు కూడా అలా చాలా వరకు ఉపయోగాలు జరిగాయి ఇంకో విషయం ఎక్కువ చెప్పాలి అంటే చాలా వరకు రౌడీలా రౌడీషీట్లు ఇలాంటి కేసులు కూడా చాలా వరకు తగ్గాయి ఎందుకంటే వారందరిని ఒక భయంలో ఉంచారు కేసిఆర్ గారు నా వరకు నేను ఉన్నంతవరకు కేసిఆర్ గారిని ఎప్పుడూ అభిమాన అభిమానిస్తూనే ఉంటాను ఆయన ఆలోచనలు